ఆరు పది రెండు వేల మూడు మూడు పది రెండు వేల నాలుగు ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల నాలుగు పదిహేను తొమ్మిది రెండు వేల నాలుగు మూడు ఎనిమిది రెండు వేల మూడు